హలో ఐ యామ్ ఇన్స్పైర్ స్కూల్ ఐ యామ్ స్పీకింగ్ టు ఇన్స్పైర్ స్కూల్ ఓకే మేడం చెప్పండి ఏ క్లాస్ మేడం మీ పాప ఓకే మేడం మేడం ఎల్కేజీకి వచ్చి ట్వంటీ టూ ఉంది మేడం ట్వంటీ టూ థౌజండ్ థర్డ్ క్లాస్కి ట్వంటీ ఎయిట్ మేడం ఆ ఓకే మేడం టెర్మ్ వైస్ అయినా మీ ఇష్టం మేడం మీకు ఫస్టు టెర్మ్ వైస్ చేస్తాను అంటే అలా చెయ్యచ్చు లేకపోతే మంత్లీ వైస్ అంటే మంత్లీ మంత్లీ కూడా పే చెయ్యచ్చు త్రి టెర్మ్స్లో కంప్లీట్ చెయ్యాలి మేడం మొత్తం ఫీ మేడం థర్డ్ స్టాండర్డ్కి అయితే అబాకస్ స్టార్ట్ అవుతుంది మేడం సిస్టంలో అయితే ఎంఎస్ ఆఫీస్ బేసిక్స్ బేసిక్స్ ఎల్కేజీ వాళ్ళకి ఉండదు ఫస్ట్ టు థర్డ్ వాళ్ళకి అయితే సిస్టం అనేది ఉంటుంది మేడం టీవీ క్లాస్ కూడా ఉంటుంది మేడం ఎల్కేజీ వాళ్ళకి మామూలుగా యాక్టివిటీస్ ఉంటాయి మేడం డాన్స్ క్లాస్ స్పోర్ట్స్ వీళ్ళకి డైలీ డైలీ ప్రోగ్రామ్స్కి ఎలా ఆళ్ళ స్కిల్స్ వాళ్ళ స్కిల్స్ ఎలా డెవలప్ చెయ్యాలి అనేదానికి మనం యాక్టీవిటీ రూపంలో వాళ్ళకి నేర్పిస్తాం మేడం ఆ అవును ఓకే మ్యామ్ మేమె ఇస్తాము మేడం బుక్సు మీరు ఫీ పే చేస్తే మేమె ఇస్తాము మేడం ఫ్యాకల్టీ కూడా బాగుంటుంది మేడం మా స్కూల్లో ఫ్యాకల్టీ కూడా బాగుంటుంది స్టడీ కూడా బాగుంటుంది మేడం సిబిఎస్ఈ సిలబస్ ఆ బుక్స్కి వేరే ఉంటాయి మేడం బుక్స్కి వేరే ఫీ ఉంటుంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎల్కేజీ వాళ్ళకి అయితే

ఆ ఓకే మేడం ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంది మేడం మీరు ఒకసారి వచ్చి విసిట్ చేసి మాట్లాడితే డిస్కౌంట్ కూడా మేము ఇప్పించగలుగుతాము మేడం ఆ ఓకే మేడం థాంక్ యూ